జీవితంలో కళ అనేది చాలా ముఖ్యం అది మనకి అది చిన్నప్పటి నుంచే ఏర్పడుతుంది ఒక కళ చిన్నప్పటి నుంచే మనం ఏం చేయాలి పెద్దయ్యాక అనేసి ఒక కళ చిన్నప్పటి నుంచే మనం ఒక ఆలోచనలో పడిపోతాము చిన్నప్పటి నుంచే మనం మొదలుపెట్టాము అనుకో అది పెద్దయ్యాక దాన్ని కళ కాదు ఇంకా చాలా పెద్దగా అవుతుంది దాన్నిబట్టి మనం జీవితంలో ఎలా బ్రతకాలి అది ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి జీవితంలో కళ అనేది చాలా ముఖ్యం ఒక్కొక్కరికి ఎంతో మందికి ఎంతో కళలు ఉంటాయా అలాగే ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది అందరికీ ఒకే కళ ఉండదు కాబట్టి ఒకరిని ఒకరికి పోల్చుకోవడం కూడా చాలా తప్పు ఒకరితో ఉన్న ఒకరిలో ఉన్న కళ ఇంకొకరిలో ఉండదు కాబట్టి ఒక్క కళ ఒక్కొక్క మనిషి మనిషికి చాలా డిఫరెంట్ కళలు ఉంటాయి సో వాటిని ఒక్కరికి అన్నీ కళలు అంటే ఎంత జనాభా ఉంది అంత జనాభా అంటే ఎన్ని ఎన్నో కళలు చెప్పలేనన్ని కళలు ఉంటాయి సో వాళ్ళకు సంబంధించిన కళను వాళ్ళు ఎంత శ్రద్ధతో ఎ దాతృత్వంతో ఎంతో ఆన్ సంతోషంగా ఆనందంగా ఎంతో హార్డ్ వర్క్ చేసి దాన్ని నెరవేర్చుకోవాలని అనుకుంటారు అది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు డ్రాయింగ్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్స్ సాలింగ్ సింగర్స్ డ్యాన్సర్స్ వాళ్ళలో ఉన్న వాళ్ళ కళనీ వాళ్ళు ఎంతో బయటపెడుతున్నారు దానికి వా మిగతా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఎలా ముందు ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో అవన్నీ తెలిసిపోతాయి సో కళ అనేది చాలా ముఖ్యం దాన్ని మనం సమాజంలో ఎలా ఎలా నడుచుకోవాలి ఎలా నెరవేర్చుకోవాలి ఎలా ఉంచుకోవాలి అనేది వా వాది మన మనమీద కాకు మనమీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఆ కళలను చాలా మంచిగా నెరవేర్చుకోవాలి వాటిని అనవసరమైన విషయాలతో వాడకుండా మంచి సమాజంలో మంచి పేరు వచ్చేలాగా వాటిని చూసుకోవాలి ఇంకా వాటికి సంబంధించిన పెద్ద పెద్ద విషయాలు దాని గురించి తెలుసుకోవచ్చు మనం కళని చిన్నప్పటి నుంచే కలలు కనాలి సో వాటిని నెరవేర్చుకోవాలి అంటే మనం వాటికి ఉన్న హార్డ్ వర్క్ ఇంకా చాలా పని ఎక్కువ వ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అలాగే దానికి కున్ సంబంధించిన హార్డ్ వర్క్ ఇంకా ఎక్కువ మనం చేయాల్సినంత కాకపోయినా ఇంకా దానికి ఒక వెయ్యి పది రేట్లు ఒక ఇరవై రేట్లు ఎక్కువ చేసినా పర్లేదు కానీ తక్కువ మాత్రం అస్సలు చేయకూడదు కాబట్టి కళ అనేది జీవితంలో చాలా ముఖ్యం అయినా ముఖ్యమైన విషయం దాన్ని మనం ఎలా నెలవేర్చాలి అని అనేది మన ఆ క్వశ్చన్ కాబట్టి దానికి సంబంధించినవి అన్నీ ఎన్ని విషయాలు ఏ విషయాలు అయినా సరే వాటిని దాటుకొని రావాలి వాటి ఎంతో ఇబ్బంది పడినా సరే వాటిని మాత్రం అస్సలు వదలకూడదు కళ అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి పాత్ర కళని మనం నెరవేర్చాలి అంటే వాటికి వచ్చిన ఎన్నో ఆపదలన్నీ తట్టుకోవాలి మనం దాన్ని తట్టుకొని మనం వాటిని మించి ముందుకి వెళ్ళాలి సో కాబట్టి అది మాత్రం అస్సలు వదలకూడదు కళ అనేది జీవితంలో ఎంతో మందికి మేలు చేస్తుంది సో దాన్ని మనం నెరవేర్చాలి అంటే మనం దాన్ని దాటుకొని ముందుకి వెళ్ళాలి ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా మనం వాటిని దాటుకొని ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది